నమస్తే అండి ఎవరు చెప్పండి చెప్పమ్మా మహేష్ నిన్న రాత్రా నిన్న రాత్రి ఏం తిన్నారు మీరు ఆహారంలోకి చికెన్ తిన్నారా అయితే మీరు చికెన్ తిన్నారు కదా చికెన్ తిన్నందుకు కూడా అలా అయ్యే అవకాశం ఉంటదన్నమాట ఇప్పుడు ఏమన్నా నొప్పుందా మీకు ఏం పర్లేదు మహేషగారు మీరు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా తీసుకున్నట్లయితే మీకు కడుపు నొప్పి అనేది తొందరగా కోలుకుంటదన్నమాట అట్లా మా మీ మీకు ఇప్పుడు ఒక మాత్ర చెప్తాను మా పంపిస్తాను ఒకవేళ మీకు నీళ్ళు తాగాక కూడా ఇంకా మీకు కడుపునోప్పి అలానే ఉంది అనంటే ఆ మాత్ర వేసుకోండి తినకముందు ఓకేనా నీళ్ళు తాగండి నీళ్ళ తాగితే సరిపోతుంది మహేష్ నీళ్ళు తాగితే సరిపోతుంది ఒకవేళ నీళ్ళు తాగినా మళ్ళీ అదే కడుపునొప్పి వస్తే కొంచెం పెరుగు అలా తీసుకోండి అన్నంలోకి పెరుగు అలా తీసుకుంటే సరిపోతుంది మాత్ర నేను మాత్ర నేను పంపిస్తే తినకముందు వేసుకొండి ఆ మాత్ర తినకముందు వేసుకోండి అన్నంలోకి కొంచెం పెరుగు అట్లాంటిది ఏమైనా తింటే తొందరగా తగ్గిపోతుంది సరే మహేషు